ఇంట్లో ఏంటంటే గ్యా స్తో పాటు ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ కూడా ఉంటుంది ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు మేము ఆ ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ను యూస్ చేసుకుంటాము ఆ ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ను వాడుకుని మేము ఎన్నో వంటలు అనేది చేసుకుంటాము ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ మీద అన్నం కూడా ప్రిపేర్ చేసుకుంటాము కొన్ని కుండలు ఉంటాయి ఆ కుండల్లో మేము అన్నమనేది ప్రిపే వండుకుంటాము అలాగే మేము కొన్ని బ దాఖలుంటాయి వాటిల్లో మేము కూర అనేది వండుకుంటాము అలాగే కొన్ని గరిటెలుంటాయి ఆ గరిటెలతో మేము ఆ చేసిన ఆ వంటకాలను కలుపుకుంటూ ఉంటాము అలాగే ఇంకా ఎన్నో కొన్ని కూరగిన్నెలు ఉంటాయి వాటిలో మేము ఏంటంటే వండుకున్న పదార్ధాలను అందులో పెట్టుకుని దాచుకోవడానికి ఎంతో ఉపయోగించుకుంటూ ఉంటాము వాటిని కొన్ని స్పూన్స్ ఉంటాయి ఆ స్పూన్స్తో మేము తినే వాటిని స్పూన్స్తో తింటాము అలాగే ఇంకా చాలా వాడుకునే వస్తువులు ఉంటాయి మా ఇంట్లో మైక్రో ఓవెన్స్ ఉంటాయి ఎప్పుడైనా మేము వండుకున్నది చల్లగా అయిపోతే ఆ ఒవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని తింటూ ఉంటాము ఇంకా ఎన్నో వాడుకునే ఫ్రిజ్లు ఉంటాయి అందులో వాటర్ పెట్టుకుని ఫ్రిజ్ వాటర్స్ అనేవి తాగుతాము మా వంటగది చాలా